అన్నా నేను ట్యాక్సి బుక్ చేసుకున్నాను కదా అది మీరు ఏ రేపు ఏ టైమ్కి వస్తారో అసలు మీరు ఏ టైమ్కి వచ్చి ఎంత తొందరగా తీసుకెళ్తారో ఫోన్ చేసి అడిగారని ఫోన్ చేశారు కదా అదే ఎప్పుడు వస్తారు అనేసి అంటే నేను మార్నింగ్ రేపు ఎయిర్పోర్టుకి వెళ్ళాలి అందుకు అనేసి మీరు ఏ టైమ్కి వస్తారో నాకు చెపితే నేను మీకు అదే రెడీ అయి ఉంటాను మళ్ళీ మీరు అప్పుడు తొందరగా చెప్పలేదు అనుకో దానికోసం మళ్ళీ నేను అప్పుడు కప్పుడు రెడీ అవ్వాలంటే కష్టం కదా మీరు ఏ టైమ్కి వస్తారని అనేది చెపితే అదొకటి మన ఇప్పుడు నేను బుక్ చేసిన మా ప్లేస్ నుంచి లొకేషన్ నుంచి బస్ స్టేషన్కి ఎంత టైమ్ పడుతుందో ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చెయి అన్న ఎందుకంటే మళ్ళీ టైము షెడ్యూలు చూసుకోవాలి కదా అక్కడ మళ్ళీను టైము ఆల్రెడీ టికెట్ బుక్ చేసిన తర్వాత అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదా మీరు నాకు టైమ్ చెప్పారు అనుకో ఎంతసేపు వెళ్ళవచ్చు అనేసి నేను దాన్ని బట్టి మీకు చెప్తాను అంటే నేను రెడీ అయ్యి ఉంటాను అంతకుమించి ఏమీ లేదు మళ్ళి లేదంటే మీరు బుక్ చేసిన తర్వాత మీరు తొందరగా వచ్చేసి నేను రెడీ అవలేదు అన్న మీరు ఇబ్బంది పడతారు కదా అందుకని మీరు కొంచెం నాకు టైమ్ చెపితే నేను అనుకున్నా టయానికి ఉంటాను ఎందుకంటే రేపు మళ్ళీ మనకి ఏ సమయానికి వెళ్తామొ లేదో కూడా తెలియదు అక్కడకి అందుకనేసే నేను అడుగుతున్నాను మీరు చెప్పారు అనుకో మనము ఏ టైమ్కి వెళ్ళాలి అనేసి నేను రెడీ అయ్యి ఆల్రెడీ ఉంటాను ఇక్కడ రెడీ అయ్యేసి వచ్చాను అనుకో మీరు నన్ను తొందరగా పికప్ చేసుకుని తొందరగా దింపడానికి కూడా అవుతుంది నువ్వు నాకు చెప్పన్నా ఏదనేది అసలు ఎందుకంటే మళ్ళీ రేపు అంటే రేపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటది గమ్మున తొందరగా బయలుదేరితే ఒక పది నిమిషాల ముందు మనం కొంచెం ఫాస్ట్గా వెళ్లవచ్చు అదే ఫాస్ట్ గానే కాదు ట్రాఫిక్ అది ఏదైనా ఉన్న సరే ఆ టైమ్ అక్కడ కలిసి వస్తుంది కాబట్టి మనకి మీరు కొంచెం నన్ను తొందరగా తీసుకెళ్ళాలి అదే నాకు ఇన్ఫామ్ చేయండి అసలు మీరు ఏ టైమ్కి వస్తారు అనేది నాకు చెబితే నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాను అసలు ఏ టైమ్కి వెళ్ళాలి ఏం చేద్దాం అనేసి మరి నేను మీకు నేను ఫోన్ చేశాను కదా తొందరగా చెప్పండి మరి ఏ టైమ్ అనేది మీరు నాకు టైమ్ చెప్పారు అనుకో నేను మళ్ళీ అక్కడ రీచ్ అవ్వాలి కదా ఆ రీచ్ అయ్యే టైము తొందరగా చెబితే నేను